నాకు గుర్తున్న తారీఖులు నా కుటుంబం పుట్టిన రోజులు మన్ నాది జనవరి ఇరవై ఏడు రెండు వేల మూడు మా నాన్నగారిది ఫిబ్రవరి పద్దెనిమిది పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది మా అమ్మగారిది ఏప్రిల్ పన్నెండు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి మా అన్నయ్యది సెప్టెంబర్ పదమూడు రెండు వేల ఒకటి నా తమ్ముడిది అక్టోబర్ రెండు రెండు వేల నాలుగు